హలో ఐస్క్రీమ్స్ ఉన్నాయి మీకు ఏ ఐస్క్రీమ్స్ కావాలి ఓకే బట్టర్స్కాచ్ మరియు వెనీలాతో పాటు చాలా రకాల ఐస్క్రీమ్స్ ఉన్నాయి అవి స్ట్రాబెర్రీ వెనీలా కుల్ఫీ చాక్లెట్ ఐస్క్రీమ్ ఫ్రైడ్ రై ఫ్రైడ్ ఐస్క్రీమ్ అలానే కుండ ఐస్క్రీమ్ ఇలా ఎన్నో రకాలున్నాయి మీకు వాటితో పాటు ఇంకా ఏమైనా కావాలా బట్టర్స్కాచ్ అయితే ఫిఫ్టీ వెనీలా అయితే ఫార్టీ ఫ్రైడ్ ఐస్ అయితే థర్టీ ఫైవ్ ఎక్కడికైనా డోర్ డెలివరీ ఉంది ఆహా లేదు మేము డెలివరీ చేసినంత వరకు మాత్రమే మా పని ఓకే థ్యాంక్ యూ అలాగే వీటితోపాటు ఇంకా ఏ ఐస్క్రీమ్స్ కావాలన్నా చెప్పండి ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చెయ్యండి ఈ ఫంక్షన్స్కి ముందుగానే అదే అడ్వాన్స్ ఇచ్చేసి మీరు ఐస్క్రీమ్స్ తీసుకు వెళ్ళాల్సుంటుంది అడ్వాన్స్ ఎంతో కొంత పే చేసి పే చేసిస్తే మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఐస్క్రీమ్స్ పెట్టేసి ఇంకా అమౌంట్ తీసుకుంటారనమాట ఓకే థ్యాంక్ యూ అండి మర్చిపోవద్దు కాల్ చెయ్యండి కావాలంటే ఓకే థ్యాంక్ యూ